హలో హలో ఏమి చేస్తున్నావు సినిమాకు వెళ్దామా కొత్తగా వెళ్ళింది కదా నా సామిరంగ మూవీ వెళ్దాం వద్దా ఆ సినిమాకి మళ్ళా బాగా ఉంది అంట మూవీ వెళ్దాం ఏమి అవుతుంది కావాలి కంపల్సరీ టైంపాస్ మెల్లగా వెళ్తూ ఉంటే ఇంకా

వద్దా మరి వెళ్దాం ఏమో టైంపాస్గా మెల్లగా అనుకున్న ఎవరినన్నా ఇంకా ఎవరినన్నా మెల్లగా జతగా తీసుకొని టీవీ అలగ్ థియేటర్ అలగ్ అవే నడుస్తున్నాయి పండుగ అయిపోయింది కదా కొత్త మూవీ రిలీజ్ అయింది వెళ్దాం మెల్లగా అని సరే సరే సరే సరే మరి